హలో గుడ్ ఈవినింగ్ మేడం చెప్పండి మేడం మ్యామ్ చాలానే ఉన్నాయి మేడం టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఇప్పుడు గోల్కొండ చార్మినార్ అలా అనే కాకుండా టెంపుల్స్ కూడా ఉన్నాయి యాదగిరి గుట్ట మన్యం కొండ అలా చూడాల్సింది చాలా ప్లేసెస్ ఉన్నాయి అండి మీరు ఎన్ని రోజులు వరకు ఉందామని అనుకుంటున్నారు సింగిల్గా వద్దాము అనుకుంటున్నారా ఫ్యామిలీతో వద్దాము అనుకుంటున్నారా ఉంటాయి అండి అన్నీ ఉంటాయి అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి మీకు ఎప్పుడు వస్తామో ఎలా వస్తారో ఇన్ఫామ్ చేస్తే జరన్న మీకు ముందుగానే అరెంజ్ చేసి పెడతాము అండి మొత్తం ఉన్నాయి అండి అలా ఏమి అంటారు వికారాబాద్ అలా అని చాలా చాలానే ప్లేసెస్ ఉన్నాయి మీరు ఏది ఏది కావాలి ఎట్లా కావాలి అనేది మీరు ఒక ప్లాన్ షెడ్యూల్ మాకు పంపిస్తే మేము దాని ప్రకారం మీకు ఎలా ఉంటుంది ఎలా కంఫర్ట్గా ఉంటుంది అనేది మీకు మేము ఇన్ఫార్మ్ చేస్తాము అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ అరేంజ్మెంట్స్ మేము చేసుకుంటాము అండి ఒక్కసారి ఏమి అంటారు మీ లైక్ అంతా ఒకసారి మొత్తం మీరు డీటెయిల్స్ మాకు సెండ్ చేస్తే మేము దాని ప్రకారం మీకు ఎట్లా ఉంటుంది ఏంది ఏ టైమ్ వరకు ఎక్కడ పోతారు ఏంది అనేది షెడ్యూల్ పంపిస్తాము అండి

ఓకే అండి మరి లొకేషన్ మీ లొకేషన్ సెండ్ చేయండి అండి